నేడు భారతదేశంలో ఎదుర్కొంటున్న అతిపెద్ద పర్యావరణ సమస్యలు వాయు కాలుష్యం జల కాలుష్యం అధిక ప్లాస్టిక్ వ్యర్ధాలు గత కొన్ని సంవత్సరాలుగా మా ఊర్లో ఉన్న వ్యవసాయ భూములు ఇళ్ళ స్థలాలుగా మారిపోతున్నాయి కొత్తగా ప్రాజెక్టుల వల్ల గోదావరి నదిలో నీళ్ళు తగ్గిపోతున్నాయి అలాగే ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిని రైతులు నష్టపోతున్నారు వర్షాకాలం ప్రారంభం అయినా వర్షాలు పడడం లేదు